ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే భాష తెలుగుయే కాకపోతే ఒక్కొక్క జిల్లా వాళ్ళు ఒక్కొక్క యాసలో మాట్లాడతారు వైజాగ్లో ఒక రకమైన యాస ఉంటే గోదావరి జిల్లాలో ఇంకొక రకమైన యాసలో మాట్లాడతారు రాయలసీమ వాళ్ళు ఒక యాసలో మాట్లాడతారు తెలంగాణా వాళ్ళు ఒక యాస మాట్లాడతారు అలా రకరకాల పద జలాలు మనకి వినిపిస్తూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అందరూ మాట్లాడేది ఒకటే అయినా ఒక్కొక్క యాస ఒక్కొక్కలాగా ప్రతిబంబిస్తూ ఉంటుంది ఏ భాష చూసిన ఏ యాస చూసిన అంతా బాగానే ఉంటుంది అన్నీ అన్నీ తెలుగు భాషలోనే రకరకాల యాసలు వినిపిస్తాయి ఆంధ్రప్రదేశ్లో